నేను సాధించిన విజయాలు ఏమిటి అనంటే నేను చదువుకుని ఎగ్జామ్స్ రాసే టైంలో నేను అస్సలు క్వాలిఫై అవుతానో లేదో అని చాలా అనుమానంగా ఉండేదానిని కానీ నేను అనుకున్నదానికన్నా ఎక్కువ మార్కులు సంపాదించి నేను మంచి విజయాన్ని సాధించాను నేను అది గర్వపడే విషయంలాగా చెప్పుకుంటాను మరియు నేను ఎక్కువగా గర్వపడే విషయం ఏమిటి అనంటే నేనుండే పరిస్థితులలో అందరితో మర్యాదగా మాట్లాడమైనా మంచిగా ఉండటమైనా ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాను మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండి అంతవరకు మాత్రమే మాట్లాడి వాళ్ళతో మంచిగా కలిసి ఉంటాను నేను గర్వపడే విషయం ఎక్కువగా ఏమిటి అనంటే నేను చదువు విషయంలో ఇంతదాకా చదువుకుంటాను ఉంటాను అని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నేను అనుకున్నట్టు కాకుండా ఇంకా ఎక్కువగా చదువుకోవడం నేను ఎక్కువగా గర్వపడే విషయం నాకు అది ఎప్పుడు గర్వాన్నే ఇస్తుంది మంచిగా ఎవరైనా సరే చదువు విషయంలో గర్వపడడానికి వాళ్ళు అనుకున్నదానికన్నా ఎక్కువగా చదువుకొని మంచి మార్కులు వచ్చి ఉతీర్ణత వస్తే వాళ్ళు ఎక్కువగా అది గర్వించదగ్గ విషయమే అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగింది అందుకే నేను ఎక్కువగా ఆ విషయంలో గర్వపడుతూ ఉంటాను